పోయిన నెల నేను ఒక ప్రాడక్ట్ ఆర్డర్ పెట్టాను అది ఏంటంటే ఇంటి మరమ్మత్తులకు కావలసిన స్క్రూడ్రైవర్స్ అనుకున్న తేదీ కంటే త్వరగానే వచ్చాయి ప్రాడక్ట్ ఆయితే చాలా బాగుంది క్వాలిటి బాగుంది లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా మంచిగా పనిచేస్తున్నాయి ప్రే తయారు చేసిన వారు కూడా మంచి కంపెనీ మీకు కావాలంటే ప్రాడక్ట్ ఆర్డర్ పెట్టుకోండి నేను అయితే ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను